స్కూల్ లో నాకు చాలా వరకు అన్ని సబ్జెక్టులు ఇష్టమే కానీ అన్నిటిలో బాగా ఇష్టపడే సబ్జెక్టు ఏంటంటే సోషల్ స్టడీస్ నేను ఎక్కువగా ఇష్టపడే వాడిని ఎందుకంటే సోషల్ లో మన రోజు వారే అనివార్య జీవితాల్లో జరిగేటువంటి సంఘటనల గురించి అలాగే చారిత్రికమైన విషయాల గురించి తెలియజేస్తారు సోషల్లో హిస్టరీ అనే సబ్జెక్టు ఒక టాపిక్ గా వస్తుంది ఆ టాపిక్ లో ఏంటంటే మన చారిత్రకంగా మన దేశం ఎటువైపు ఎన్నెన్ని అడుగులు వేసిందో మన దేశంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలు ఏమిటో అతిపెద్ద గొప్ప విషయాలు మన దేశం ఏమీ చరిత్రలో సాధించిందో అవన్నీటి గురించి తెలియజేయబడతాయి అలాగే ప్రపంచంలో జరిగినటువంటి గొప్ప విషయాలు కానీ యుద్ధాలు కానీ వాటి గురించి తెలుసుకోడానికి వాటి వెనకాల ఉన్న హస్తాలు ఏంటో వాటిని జరిగించిన నాయకులు ఎవరో వీటన్నింటిని గురించి తెలుసుకోవడానికి సోషల్ అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ సోషల్ స్టడీస్ ద్వారా సామాజికంగా జరుగుతున్న విషయాలపై మనకు ఒక అవగాహన వస్తుంది దీని వల్న మనకి సోషల్ స్టడీస్ ఎక్కువగా నేర్చుకోవడం వల్ల మనకున్న ఉపయోగాలు ఏంటంటే గవర్నమెంట్ సంబంధిత గ్రూప్స్ ఎగ్జామ్ లో కాని బ్యాంకింగ్ ఎగ్జామ్ లో కాని మనకి హిస్టరీ అనేటువంటి సబ్జెక్టు ఉంటుంది ఆ సబ్జెక్టు లో మనం ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఉపయోగించుకొనవచ్చు అలాగే సోషల్ ద్వారా అనేకమంది లెక్చరర్లు అయినవారు కూడా ఉన్నారు